పన్నెండు పన్నెండు రెండువేల రెండు ఇరవై రెండు నాలుగు రెండు వేల మూడు పదహారు ఐదు రెండు వేల తొమ్మిది పద్దెనిమిది ఐదు పంతొమ్మిది వందల ఎనభై ముప్పై పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది